హలో ఇది వినాయక స్టేషనరా అండి అదే నాకు కొన్ని వస్తువులు కావాలి వస్తువులు కావాలి కొన్ని ప్రోడక్ట్స్ కావాలి అంటే పెన్సిల్స్ ఇలా పెన్స్ ఇలా కావాలి అంటే మేము స్కూల్కి డొనేట్ చేద్దామని అనుకుంటున్నాను అది మీ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అండి స్టేషనరీలో అంటే నాకు కొన్ని బుక్స్ కొన్ని నోట్ బుక్స్ లాంగ్ బుక్స్ ప్లెయిన్ ప్లెయిన్ నోట్ నోట్స్ బుక్స్ కావాలి ఇంకా మీ దగ్గర ఈ జిరాక్స్ పేపర్స్ జిరాక్స్ ప్రింట్ చేస్తారు చూడు అలాంటి పేపర్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి ఏ ఫోర్ ఏ ఫోర్ సైజ్ పేపర్స్ ప్రైజ్ ఎంత ఉంటుంది అండి బ్లాక్ అండ్ వైట్ ప్లెయిన్ ఏ ఫోర్ సైజ్ ఏ ఫోర్ షీట్ పేపర్ ఎంత ఎంత అవైలబుల్ ఉంది టూ రుపీసా మనకి ఒక ఫైవ్ హాండ్రెడు ఉన్నాయా మీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ కావాలి మాకి బండిల్ ఫైవ్ హండ్రెడ్ పేపర్స్ కావాలి మాకు

ఇంకా మీ దగ్గర ఎన్ని స్కెచ్చెస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే కలర్ పెన్సిల్స్ అలా

మన దగ్గర బుక్స్కి మన దగ్గర బుక్స్కి కవర్ ఉండాలా అలా ఉన్నాయా మీ దగ్గర

ఇది నోట్ బుక్స్ నోట్ బుక్స్ ప్రైస్ ఒకసారి చెప్తారా మాకి ప్లెయిన్ నోట్స్ కావాలి ప్లెయిన్ అంటే టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ ఎంత పడతుండవచ్చు

ఓకే మీ దగ్గరకి వచ్చి మాట్లాడతాము అండి మరి వినాయక స్టేషనరే కదా మీట్ అవుతాను అండి రేపు మార్నింగ్ వచ్చి ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వస్తాను